మన తెలుగు భాష చాలా ప్రధాన ప్రధానమైన భాష ఎందుకంటే మన భాషలో ఉన్న గొప్పతనం ఏ భాషలోనూ లేదు వివిధ ప్రాంతాలు అంటే వేరే వేరే భాష మాట్లాడుతారు ఓన్లీ వాళ్ళ భాషలోనే మాట్లాడుతారు బట్ మన తెలుగు వాళ్ళు మాత్రమే ఏ భాష నేర్చుకోవడానికైనా అనువుగా ఉంటారు ఎందుకంటే మన తెలుగు భాష అనేది ఈజీ భాష మళ్ళీ తెలుగులో సంస్కృత పదాలు కలిసి ఉంటాయి కాబట్టి తెలుగులో కొంచెం కఠినమైన పదాలు ఉండడం వల్ల కొంచెం కఠినంగా కూడా ఉంటుంది కానీ తెలుగు మాట్లాడడానికి నేర్చుకునే వారు ఈజీగా నేర్చుకుంటారు వేరే భాషలో నేర్చుకోవటా నేర్చుకోవడానికి అంత ఈజీ అనేది ఉండదు కానీ అందులోని పదాలు అనేది ఈజీగా ఉంటాయి నేర్చుకోవడం ఈజీగా ఉండదు కానీ తెలుగు భాషలో మాత్రం కఠి పదాలు అనేవి కొన్ని సంస్కృతం కలుస్తాయి కాబట్టి కఠి కఠినంగా ఉంటాయి ఈ మన తెలుగు భాష అనేది ఎలాంటి పాత్ర పోషిస్తుంది అంటే మంచి పాత్రను పోషిస్తుంది వేరే వేరే ప్రాంతంల మధ్య సంస్కృతిగా గా నిలిచి ఉంటుంది వేరే భాషలు అంతా సాంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయవు కానీ మన తెలుగు భాష మాత్రం సమాజంలో సాంస్కృతిని తెలియజేస్తుంది ఎందుకంటే పూర్వకాలంలోనే రచనలు అనేటివి సాంస్కృత భాషలో జరిగాయి సాంస్కృత భాషం అనేది తెలుగు భాషకి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి వెనుకటి కాలం నుంచేలే తెలుగు భాష అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది అని అనుకుంటున్నాను నేను